నా రెండో ప్రోడక్ట్ సబ్బులు తీసుకున్నాను నేను ఆ సబ్బులు వాడుతున్నాను వాడుతుంటే అవి చర్మం అంత పాడైపోతుంది ఆ సబ్బులు వల్ల చర్మం పొడువారిపోయి మచ్చలు మచ్చలుగా వచ్చేసింది చర్మం అంతా పాడైపోతుంది ఆ సబ్బులు బదులు సున్నిపిండి నలుగు పిండి అవి వాడితే చాలా మంచిది సబ్బులు సబ్బులు వలన కెమికల్స్ అవి ఉండటం వల్ల చర్మం అంతా పాడైపోతుంది మచ్చలు మచ్చలుగా వస్తుంది అందుకని అది మానేసి సున్నిపిండి శెనగపిండి నలుగు పిండి అవి వాడుతుంటే చర్మం మృదువుగా స్మూత్గా తెల్లగా చాయ్ చాయగా మారుతుంది సబ్బులు వల్ల ఉపయోగం లేదు అవన్నీ కల్తీలుగా ఉన్నాయి కెమికల్స్ ఎక్కువగా కలుస్తున్నాయి అందువల్ల సున్నిపిండి నేను వాడుతున్నాను దాని వలన చర్మం చాలా బాగుంటుంది ఆరోగ్యంగా ఉంటుందన్నమాట